హలో గ్యాస్ బుకింగ్ గురించి ఫోన్ చేసారా అవును రేపు వస్తుందండి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు వస్తుంది మీరు బుక్ చేసి ఎన్ని డేస్ అవుతుంది మీ ఏరియా ఇక్కడ అవునా టూ డేస్ పడుతుంది అయితే నైన్టీన్ హండ్రెడ్ అండి ఛార్జెస్ పెరిగినై ఛార్జెస్ పెరిగినై టూ హండ్రెడ్ తీసుకుంటామండి ఓకే ఓకే అండి మీరు త్వరగా బుక్ చేస్తే మీరు త్వరగా డెలివరీ మీ బిల్ ఇంకా రాలేదు మీ బిల్ ఇంకా రాలేదండి చూసి చెప్తాను రేపు ఎల్లుండి వరకు వచ్చేస్తా థ్యాంక్స్ అండి